చెప్పండి ఈరోజు ఓపెనే ఉందండీ ఓపెనే ఉందండి ఇప్పుడు నైట్ నైట్ ఎయిట్ వరకు ఉంటుందది

ఇక్కడ మామూలుగుంటాం

ట్యాబ్లెట్ రాసిస్తాం ట్యాబ్లెట్ ఎన్నిరోజులు ఆవుతుంది ఫీవర్ వచ్చి మీకు టూ డేస్ నుంచి హాస్పిటల్కి వెళ్ళలేదా ట్యాబ్లెట్స్ ఏమైనా వేస్కున్నారా పోని

సరే రండి ఈ రోజు

ఇట్లా సిక్స్ అయిపోయిన తర్వాత అట్లా రాండి

అడ్రస్స్ ఇక్కడ మల్కాజ్గిరి ఐడియా ఉందా మల్కాజ్గిరి గౌతమ్ నగర్ అంతెక్స్ బ్యాక్ అంతెక్స్

ఓకే సార్